అలా పెండ్లికి మనము ఏమేమి చేస్తామంటే ఫస్ట్ బిర్యానీ ఏం బిర్యాని చికెన్ బిర్యాని అయినా మటన్ బిర్యాని అయినా మనకి ఏది ఇష్టమో అది చేస్తాము దాన్ని చేసి తర్వాత తెల్ల అన్నం వంచుతాం తిన్నోళ్లు ఉంటారు కదా పెళ్ళిళ్ళో తెల్లన్నం వంచుతాము ఆ తెల్ల అన్నానికి మజ్జిగా రసము సాంబారు అప్పడాము ఉల్లిగడ్డ చేసి అది తనీగా పెడతాము ఈ బిర్యానీకి ఏం చేయాలంటే వంకాయలు ఉండలా గుత్తు వంకాయ వేసేయాలి లేదు పచ్చడి పెరుగు పచ్చడి చేస్తాము వచ్చినోళ్ళకి అందరికీ పెట్టేసి దాంట్లో ఏం పెడతాము లడ్డు పెడతాము లేకపోతే ఏదో మనకు మనకి ఉండేది మైసూర్ పాక్ పెట్టే వాళ్ళు మైసూర్ పాక్ పెడతారు లడ్డు పెట్టే వాళ్ళు లడ్డు పెడతారు జాంగ్రీ పెట్టేవాళ్ళు జాంగ్రీ పెడతారు వాళ్ళకి ఏదేది ఇష్టమో అది పెడతాము అరటి పండు పెడతాము మళ్ళా ఐస్ క్రీము అందరికి వచ్చినోళ్ళు బంధువుల కందరికీ ఐస్ క్రీమ్ పెడతాము అరటిపండు పెడతాము తృప్తిగా తినిన వాళ్ళందరికీ తాంబూలం ఒకొక్కరు పెట్టి పెట్టిస్తారు ఒక్కొక్కలు పెట్టరు తాంబూలం పెట్టుకొని అయ్యా ఇద్దో ఆకు వక్కా ఉండాది వేసుకోండి దానిలో పక్కనే సున్నం ఉండాది వేసుకొని పోండి అట్టని అంటాము అందరూ ఆకు ఒక్కా అన్నీ వేసుకొని పూడస్తారు ఈ బిర్యాని తిననోళ్ళు ఏం చేస్తారు తెల్లన్నము తెల్లన్నం పెట్టుకొని సాంబారులో తినేవాళ్ళు సాంబారు మజ్జిగలో తినేవాళ్ళు మజ్జిగ పెరుగన్నంలో తినేవాళ్లు పెరుగన్నం తింటారు రసంలో తినేవాళ్లు రసంలో తింటారు ఒక్కొక్కరు ఉళ్ళగడ్డ కూర పెట్టుకోరు నాకు వాయి నొప్పి నే తిన్నంటారు వాళ్ళకేం పెడతాము అప్పడాలు వాళ్లకి అరటిపండు పెడతాము వాళ్ళకి లడ్డు పెడతాము కారాసు పెడతాము అన్ని వాళ్ళకి వాళ్లకి ఎట్ట పెట్టినామో అట్ట పెట్టేసి వాళ్లకి ఐస్క్రీము ఐస్ క్రీము పెట్టేసినాక వాళ్ళందరు తృప్తిగా తిన్నాక డ్రమ్ములో నీళ్ళుంటాది అమ్మ అదో డ్రమ్ములో నీళ్లు ఉండాది ఈడ కడుక్కోండి ఈడ కడుక్కుని నేనందరిని పిలిచి పిలిచి పిలిచి కడుక్కోమంటాము కడుక్కున్న తర్వాత అమ్మ ఆడ తాంబూలం ఉండాది దాన్ని వేసుకునే వాళ్ళు వేసుకోండి వేసుకోలేని వాళ్ళు వాళ్ల ఇష్టమని అట్టని అంటాము అనిన తర్వాత వాళ్ల వాళ్ల బంధువులు వాళ్ల వాళ్ళింటికి వెల్తారు ఈ ఊళ్లో ఉండ వాళ్లు ఈ ఊళ్లో వాళ్ళింటికి వెళితే బంధువులంతా బయటూరు బంధువులంతా వాళ్లోళ్ల ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత పెండ్లికొడుకు పెళ్ళికూతురు మాత్రమే నిలుస్తుంది నిలిచిన తర్వాత ఫోటోలు తియ్యాల ఫోటోలు తీయొద్దు వాళ్లని నిలుచుకొని పెళ్ళికూతురు తరపున ఉండేవాళ్ళు బంధువులు పిలిచి పెండ్లికొడుకు తరపున వాళ్ళు పిలిచి బిడ్డలని పిలిచి పెద్దోళ్ళని పిలిచి అమ్మా నాయన్ని పిలిచి అందరినీ పిలిచి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరు పెళ్లికూతురు తరపున ఆడ పాప పెండ్లికొడుకు తరపున మొగ అబ్బాయి నిలిచి పెట్టి ఫోటో తీసే వాళ్ళని తీసి వాళ్ళు వాళ్లపాటికి తీసి పది పదకొండు పన్నెండు కూడా అయిపోతుంది తీసిన తర్వాత మళ్ళా పోయి పెండ్లికొడుకు పెండ్లికూతురు పెండ్లికూతురు ఇంట్లో పోయి అడుగుపెట్టి ఏదో నీళ్లో లేకపోతే ఏదో ఒకటి తాగేసి అప్పుడే బయలుదేరాలి ఏడకి పోవాల పెళ్ళికూతురింటికి పోవాల పెళ్లికూతురు ఇంటికిపోతే రేయ్ ఈ పొద్దు నీ ఊరుగలు రావాల అంటారు ఒకరు ఆహా నేను కాదు నేను రానంటాడు అట్టకాదు మా ఊరు పద్ధతి మా ఊరి సాంగ్యమనేసి వాళ్ళు చెట్టు తెచ్చి పెట్టుకొని అబ్బోడిని పిలిచి పాపని పిలిచి ఇద్దరికీ గొడుగులు పెట్టి ఊరు గళం చేస్తారు ఊరుగళం చేసేటప్పుడు సామాన్యంగా వదలరు పిలకాయలు డ్రమ్స్ కొట్టి కొట్టి ఆడి ఆడి ఆడి పెండ్లికొడుకి పెండ్లికూతురికి